చిత్తూరు జిల్లాలో వాతావరణం చాలా చాలా బాగుండదు ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు దాదాపుగా ఇరవై ఆరు నుండి ముప్పై మూడు దాదాపుగా ఉంటుంది వర్షపాతం చాలా చాలా తక్కువ అది మరియు ముప్పై శాతం వరకు మాత్రమే ఉంటుంది అది ఎందుకంటే చిత్తూరు జిల్లా రాయలసీమలో ఒక ప్రాంతం రాయలసీమ అనేది ఒక కరువు ప్రాంతం కరువు ప్రాంతం అంటే చాలా చాలా వర్షాలు చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ చుట్టూ నదులు లేవు కాబట్టి ఇక్కడ వరదలు అనేది రానే రాదు వచ్చినా ఇక్కడ చిత్తూరులో మాకు ఉండే ఒకే ఒక నది నీవా నది ఆ నది మరియు ఎక్కువ కలుషితం అయిపోతుంది కాబట్టి దా దాంట్లో నీళ్ళే రావు సో ఇక్కడ మాకు ఎండలే ఎండలు మరియు చలిలో చలికాలంలో చలి ఎక్కువ ఉంటాయి మరియు ఎండాకాలంలో దాదాపు నలభై ఆరు డిగ్రీల దాకా ఉంటుంది చలికాలంలో దాదాపుగా ఇరవై ఆరు నుంచి ఇరవైనాలుగు డిగ్రీల దాకా ఉంటుంది వర్షాకాలంలో ఎక్కువ ఎక్కువ వర్షాలు పడవు కావున ఇక్కడ చిత్తూరులో చాలా చాలా ఓ